హలో హలో హలో చెప్పండి ఓకే మ్యామ్ ఎస్ అవునండి ఉన్నాయండి మా దగ్గర పెద్ద కంటైనర్స్ ఉన్నాయి అంటే మీ ఫంక్షన్ ఎ ఎంత ఎంతమంది వరకు ఉంటారండీ అంటే మనకి సైజ్ని బట్టి ఉంటాయి ఒక మీకు ట్వంటీ థర్టీ మెంబర్స్ వరకు అనుకుంటే మీకు మనకి ట్వ టెన్ కేజెస్లో ఉంటాయనమాట పెద్ద గిన్నెలు కంటైనర్స్ ఇంకా పెద్ద అనుకు అలా అంటే మరి మీరు మా హండీస్ తీసుకోవాలండి పెద్దవి సో అవి కూడా ఉన్నాయి మన దగ్గర మనకి రేంజెస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్లో ఉంటాయండి ఒకటి అలుమినియం వస్తాయండి స్టీల్ కంటైనర్ అంత పెద్దవి రావంటే స్టోరేజ కంటైనర్స్ అయితే ఉంటాయి స్టీల్లో మీకు వం వండడానికైతే అలుమినియమే వస్తాయండి ఫైన ఫైన లిడ్ కూడా వస్తుందండి మీకు ఇంక ఒకటి హాండీసే చుస్తారాండి ఇంకా వేరేమైనా కావాలాండి అంటే సర్ సర్వింగ్కి లైక్ బకెట్స్ అట్లాంటివి ఉంటాయి కదా మా దగ్గర అ అన్నీ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు మీకు మా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తాము మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అంటే మీరు షాపింగ్ చేసిన దాన్ని బట్టి మన ఇక్కడ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్లీజ ఒకసారి స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీకు ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది కదండీ ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రావచ్చండి అవునండి అంటే ఇంకా అది మేనేజర్ చేతిలో ఉంటుంది కదండీ ఒకసారి మీరు వచ్చి మాట్లాడండి సో మీరు మాట్లాడితే మీరు డిస్కౌంట్ పెరగచ్చు ఓకే థాంక్యూ అండి